హలో వెయిటరా అండి ఏమిటి అండి రైస్ ఇక్కడ అంతా ఇట్లా చల్లారిపోయింది ఫుడ్ అంతా ఇలా తెచ్చారు అసలు మీరు ఎక్కడ అండి మీరు అక్కడ అందరికీ సర్వ్ చేశారు నేను వచ్చి వన్ అవర్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో తెచ్చిస్తా అన్నారు ఇంత లేట్ చేశారు మీరు అసలు పైగా చూడండి మొత్తం చల్ల చల్లగా అయిపోయింది ఎప్పటి నుంచి నేను వన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాను చూస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఫుడ్ సర్వ్ పెట్టేశారు మీరు తేవడం లేట్ చేశారు మీ ఓనర్కి పిలవండి మేము మాట్లాడుతాం అసలు మీరు ఏమిటి ఇలా చల్లటి ఫుడ్ ఎవరైనా తింటారా అసలు సారీ కాదు వన్ అవర్ నుంచి ఇట్లా వన్ అవర్ నుంచి ఇట్లా వెయిట్ చేస్తున్నాను మరి నా పరిస్థితి ఏమిటి మరి తినేయండి మీరు మాకు ఇది వద్దు మీరే తినేసేయండి మీరే కట్టుకోండి బిల్ మేము ఎందుకు కట్టాలి ఇలాంటి ఫుడ్కి అట్లా ఎట్లా అండి మీరు చూసుకోవాలి కదా ఫస్ట్ వన్ అవర్ నుంచి కూర్చున్నాము ఇక్కడ అక్కడ ఫస్టే అడిగాము కదా మిమ్మల్ని ఎంతసేపు అవుతుంది అని చెప్పారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ అని వన్ అవర్ అయింది పోని అనుకున్నాం తెచ్చారు ఇంత అలా ఎలా అండి ఇంత మరి పోని లేట్ అయింది అనుకుందాం ఇలా చల్లటి ఫుడ్ తీసుకొస్తే ఎవరు తింటారు చెప్పండి కొంచెం వేడి కాదమ్మా మేము రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని వేడి వేడిగా కడుపు నిండా తిందామని ఆల్రెడీ ఇలా గంట లేట్ చేశారు అందులో పైగా చల్లటి ఫుడ్ తీసుకొచ్చారు మీరు ఇలా ఎలా తింటాము వద్దు మాకు తీసుకెళ్ళిపొండి మీరే కట్టుకొని మీరే తినండి సారీ ఎవరికమ్మా మీ ఓనర్ని పిలవండి అసలు నేను మాట్లాడుతాను ఏం సర్వీస్ అసలు ఇది అలా ఎలా అండి మీరు చూసుకోవాలి కదా ఈ ఒక్క అసలు నేను మేము ఈ రెస్టారెంట్కి రావడమే ఫస్ట్ టైం మీరు ఇలా వచ్చి రాగానే ఫస్ట్ టైం ఇలానే చేస్తే ఇంకోసారి ఎవరు వస్తారండి ఇక్కడికి ఎక్స్క్యూజ్ ఏమిటమ్మా ఒక్కసారికి ఏమిటి ఇంకోసారి రాము కదా మేము వద్దమ్మ ఆరిపోయింది వచ్చి మీరే తీసేసుకోండి అవసరం లేదు మాకు మేము వెళ్ళిపోతున్నాం